ఆటలను కెరీర్ గా భావించడం చాలా మంది పిల్లల్లో ఉంది ఆటలు ఆనందాన్ని సంతోషాన్ని అందిస్తాయి ఆటలను పట్టుదలతో సాధించి గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడున్న కాలంలో ఆటలకు ప్రాధాన్యత చాలా తక్కువ అయ్యింది ఎవరో కొంచెం మంది పిల్లలు ఆటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు వారు ఆడుకుని వారు గెలిచి సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు తల్లిదండ్రులు కూడా వారిని ఎక్కువగా ప్రోత్సహించడం లేదు ఆటలు ఆడుకున్నారు అయిపోయింది ఆటల వల్ల చాలా ఆనందం కలుగుతుంది దాన్లో వాళ్లకు ఒక కెరియర్ ఉంటుంది అని వాళ్ళు కూడా మర్చిపోయి పిల్లల్ని ప్రోత్సహించడం మర్చిపోతున్నారు